భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని నృత్యశైలులు భరతనాట్యం కథక్ కూచిపూడి ఒడిశీ కథాకళి మరియు మణిపూరి భరతనాట్యం తమిళనాడుకు చెందినది కథక్ ఉత్తర భారతదేశానికి చెందినది కూచిపూడి ఆంధ్రప్రదేశ్కు చెందినది ఒడిశీ ఒడిశాకు చెందినది కథాకళి కేరళకు చెందినది మరియు మణిపూరి మణిపూరుకు చెందినది ఈ నృత్య శైలులు భారతదేశ సాంస్కృతిలో ముఖ్యమైన భాగం భారతదేశంలో ప్రసిద్ధి నృత్యకారులు చాలామంది ఉన్నారు వారిలో కొందరు పద్మ సుబ్రమణ్యం రుక్మిణి దేవి బిర్జూ మహరాజ్ మరియు శోభణ పద్మ సుబ్రమణ్యం భారతనాట్యంలో ప్రసిద్ధి చెందారు రుక్మిణి దేవి భారతనాట్యం మరియు ఇతర నృత్యశైలులలో ప్రసిద్ధి చెందారు బిర్జూ మహరాజ్ కథక్ ప్రసిద్ధి చెందారు మరియు శోభణ భారతనాట్యం మరియు కూచిపూడిలో ప్రసిద్ధి చెందారు వీరు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా కూడా ప్రసిద్ధి చెందారు ఈ నృత్యకారులు వారి నృత్యాలు ద్వారా భారతదేశ సాంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు వారు ఎన్నో అవార్డులను మరియు రివార్డ్లను అందుకున్నారు వారు నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నారు వారి నృత్య ప్రదర్శనలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి వారి కృషికి మరియు ప్రతిభకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞుతలై ఉండాలి